మనం పెళ్లిళ్ళకు వెళ్ళినప్పుడు పెళ్లికెళ్ళినప్పుడు మనం గిఫ్ట్స్ అనేది ఇస్తాము మనం మనం పెళ్లికూతురికి పెళ్ళికొడుకుకి ఇలా రాధాకృష్ణుల ఫొటోస్ ఫోటో ఫ్రేమ్స్ ఏదైనా మనము ఏదైనా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము వాళ్ళ యొక్క పెళ్లి కార్డ్ని మనం ప్రింట్ చేసి ఇవ్వడం ప్రేమ్ కట్టివ్వడం ఇలాంటివి గిఫ్ట్స్ ఇస్తాము మనం పెళ్ళి కూతురికి కట్నం అనేది ఇవ్వరు అంటే మనం ఫ్రెండ్స్ కాబట్టి మనం పెళ్లికి వెళ్ళినప్పుడు మనం గిఫ్ట్స్ అనేవి ఇవ్వాలని మన ఆనవాయితీగా ఉన్నటువంటి మన ఆనవాయితీ అది మనం దానిని సాంప్రదాయబద్ధంగా మనం పాటిస్తూ ఉంటాము పెళ్లి కూతురికి గిఫ్ట్స్ బహుమతులని మన ప్రధానం చేసి రాధాకృష్ణుల్లా కలిసి మెలిసి వాళ్ళ జీవన విధానం ఎంతో ప్రేమతో ఉండాలని అన్యోన్యంగా ఉండాలని మనం ఇస్తాము